ఇప్పటివరకూ అసలు ప్రయత్నించని వంటకాలు అంటే పిండి వంటకాలు అండి చెక్కిలి నిప్పట్టు మురుకులు కోవా ఖర్జకాయ ఇలా చాలా వంటకాలు ఎప్పుడూ ప్రయత్నించలేదు ఎందుకంటే చాలా కష్టతరమైనవి పిండి మిశ్రమం తయారీ విధానం కానీ కన్స్టెన్సీ కానీ తయారు చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి అవి ప్రయత్నించి విఫలమయ్యాను అవి నాకు చాలా కష్టతరంగా ఉన్నాయి